నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్ట్మస్ జనవరి ఒకటి నూతన సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఆగస్ట్ పదిహేను స్వాతంత్య్ర దినోత్సవం